షాహిద్గారేనా మాట్లాడేది అది నేను ఇన్స్టాగ్రామ్ ఒక పేజ్ నుంచి మీ నెంబర్ నుంచి తీసుకున్నాను ఆ మీరు కన్సల్టెన్సెస్ కంపెనీ నడుపుతున్నారంటా కదా నేను రీసెంట్గా ఎంబీఏ కంప్లీట్ చేశానండి లేదండి అది రాలేదు లేదండి సాఫ్ట్వేర్ సైడ్ అయితే నాకు ఇంటరెస్ట్ లేదు నేను చదివింది ఫైనాన్స్ కాబట్టి ఫైనాన్స్లో మీరెలాంటి ప్రొవైడ్ చేయగలరనేది నాకు చెప్తే నాకు యూస్ఫుల్గా ఉంటుంది ఆ ఓకే అండి కాకపోతే మీరు ఏ ఎటువంటివి ప్రొవైడ్ చేస్తారు అనేది నాకు క్లారిటీ కావాలి అంటే ఫైనాన్స్లో మీరు ఎలాంటివి నాకు అందించగలరు అంటే మిగిలినవి ఏం చెప్పినా సరే నాకు అంతగా లాభం ఉండదండి నాకు ఓన్లీ ఫైనాన్స్ సైడ్ మీరు ఏం ప్రొవైడ్ చేయగలరో చెప్పగలిగితే నాకు యూస్ఫుల్గా ఉంటుంది ఆ ఓకే అండి శాప్లో మీరు ఎటువంటివి ప్రొవైడ్ చేయగలరు శాప్లో చాలా రకాలు ఉంటాయి అందులో మీరు దే ఏ పార్ట్ని నాకు ఇవ్వగలరు దాంట్లో మేజర్గా ఎక్కువ డిమాండ్ ఉన్న కోర్స్ ఏంటో చెప్పగలరా శాప్లోనే మీరు ఒక ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారు కదా అండి మీరు వాళ్ళకి నేర్పించిన దానిని బట్టి వాళ్ళు ఎలా ప్లేస్మెంట్ అవుతున్నారు వాళ్ళు ఏ కోర్స్ తీసుకోవడం ద్వారా ఎక్కువ మెజారిటీ ఉంటుంది అనేది మీకూ ఒక ఐడియా ఉంటుంది కదా అండి అందుకే మేము మిమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నాము స్టూడెంట్ని అడగాలంటే మీదాకా కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉండదు కదా హలో షాహిద్ గారు అంటే శాప్లో ఏ కోర్స్ అయితే బాగా డిమాండ్ ఉందని అడుగుతున్నాను ఇప్పుడు ప్రెసెంట్ మీ దగ్గర ఆ లిస్ట్ లేదా అండి దీనికి ఫీస్ ఎంత ఉండవచ్చు అన్ని కోర్సులకు ఒకటే ఫీజా అండి అదేనండీ అన్నీ కోర్సులకు ఒకటే ఫీస్ ఎలా కరెక్ట్ అవుతుంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ కోర్సుకి మారుతూ ఉంటుంది కదా శాప్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఓకే అండి ఓకే ఓకే